వాతావరణం పరంగా తణుకును సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ సమయంలో వాతావరణం చాలా సౌకర్యంగా ఉంటుంది ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటాయి తణుకులో జరిగే కొన్ని ప్రసిద్ధ పండుగలు మరియు మతపరమైన జాతరలు శ్రీరామనవమి ఈ పండుగ హిందువులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది శ్రీరామచంద్రుడి జన్మదినాన్ని జరుపుకుంటుంది వైశాఖ బహుళ అష్టమి ఈ పండుగ శివుడి భక్తులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది మహాశివరాత్రి జరుపుకుంటుంది క్రిస్మస్ ఈ పండుగ క్రైస్తవులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఏసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటుంది మీరు తణుకులో సందర్శించాలని ఆలోచిస్తుంటే ఈ పండుగలు మరియు జాతరల సమయాన్ని పరిగణించండి